తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమైన విద్యాసంస్థలు అవకాశాలు ఉన్నాయి స్కూల్లు మనం చూస్తే కనుక జిల్లాలో అనేక ప్రైవేటు ప్రభుత్వ ఇంకా మతపరమైన పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో ఉచితమైనవి అయితే ప్రైవేటు మరియు మతపరమైన పాఠశాలలకు ఫీజులు వివిధ స్థాయిలో ఉంటాయి కాలేజులు మనం చూస్తే కనుక జిల్లాలో అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి ప్రభుత్వ కళాశాలలు సరసమైనవి అయితే ప్రైవేట్ కళాశాలలకు ఫీజులు ఎక్కువగా ఉంటాయి విశ్వవిద్యాలయాలు జిల్లాలో ఒక ప్రభుత్వ విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రాజమండ్రి ఉంది ఈ విశ్వవిద్యాలయం అనేక విభాగాలలో బ్యాచిలర్ మాస్టర్స్ మరియు డాక్టరేట్ డిగ్రీలను అందిస్తుంది వృత్తి విద్యా శిక్షణ జిల్లాలో అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ వృత్తి విద్యాసంస్థలు ఉన్నాయి ఈ సంస్థలు ఐటీ ఇంజనీరింగ్ మెడికల్ ఇంకా ఇతర రంగాల్లో శిక్షణ అందిస్తాయి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే కోర్సులు విషయాలు మనం చూస్తే కనుక ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన కోర్సు ఈ కోర్స్ యొక్క ప్రాధాన్యత కారణంగా ఇంజనీరింగ్ కోర్సులకు చాలా పోటీ ఉంటుంది మెడికల్ కూడా జిల్లాలో ఒక ప్రజాధారణ పొందిన కోర్సు ఈ కోర్స్ యొక్క ప్రాధాన్యత కారణంగా మెడికల్ కోర్సులకు కూడా చాలా పోటీ ఉంటుంది బిజినెస్ కూడా జిల్లాలో ఒక ప్రజాధారణ పొందిన కోర్సు ఈ కోర్సు యొక్క ప్రాధాన్యత కారణంగా బిజినెస్ కోర్సులకు కూడా చాలా పోటీ ఉంటుంది తూర్పుగోదావరి జిల్లాలో విద్య యొక్క స్థాయి బాగా మెరుగుపడింది జిల్లాలో అనేక కొత్త పాఠశాలలు కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు స్థాపించబడినాయి ఈ సంస్థలు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంలో సహాయపడుతున్నాయి